ఏవండీ అది ఏం చేప అండి చాలా ఫ్రెష్గా ఉంది ఏమిటి అది పులసా అండి పులసలు కూడా వస్తాయా మీ దగ్గరకి ఎక్కడో రేవు దగ్గరకి వెళ్ళాలంటారు మీ దగ్గరే వచ్చేస్తున్నాయి ఇవన్నీ

అసలు దొరకడం లేదండి ఎంతండి ఆ పులస ఒక కేజీ ఉంటుందా అండి తూకాన్ని బట్టి ఉంటుందా అండి ఇంకా పట్టుకు వెళ్ళేది కేజీయే పట్టుకొని వెళతాను చిన్నవి ఏమి పట్టుకెళతాము లేండి

వాటితో పాటు ఇంకా మిగతావి కూడా తీసుకుంటాను మరి అందుకని ముందే చెప్పాలి మీరు ప్రక్కనే పీతలు బాగున్నాయి పెద్ద పీతలే కావాలండి నాకు ఒక కేజీ పెద్ద పీతలే కావాలి రొయ్యలు బాగున్నట్టున్నాయి ఆ పెద్ద రొయ్యలు చూపించండి అయితే ఆ మూ ఆ మూడు ఆ మూడు కూడా రొయ్యలు చేపలు పీతలు ఒక్కొక్క కేజీ లెక్కన నాకు విడివిడిగా ప్యాకింగ్ చేసి ఇస్తారా విడివిడిగా కావాలి

ఎంత అండి పర్లేదు చూసి ఇవ్వండి మరి అన్ని తీసుకుంటున్నాను కదా మళ్ళీ కావాలంటే మీ దగ్గరకి రావాలి కదా అందుకని తీసుకుంటున్నాను అవన్నీ చూసి విడివిడిగా కట్టండి నాకు

అంతే అండి సరే సరే అండి అయితే సరిపోయింది కదా లెక్క మీకు కూడా సరే అండి